పలనాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన ప్రాంతం ఇది ప్రకృతి సంపదలతో పాటు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది ఇటీవల కాలంలో ఈ జిల్లాలో నగరీకరణ వేగంగా జరుగుతుంది ఫలితంగా ఇక్కడ గృహ నిర్మాణ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది గతంలో పలనాడు ప్రాంతంలో ఎక్కువగా ఇండిపెండెంట్ ఇళ్ళు కనిపించేవి వీటి నిర్మాణం సాంప్రదాయ పద్ధతుల్లో ఉండేది వాస్తు ప్రకారం నిర్మించిన ఇళ్ళు పెద్ద ఆవరణలు తోటలు గల ప్రాంగణాలు కనిపించేవి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ తరహా ఇళ్ళు చూడవచ్చు కానీ నగరాల వైపు అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ అపార్ట్మెంట్లు మరియు ఫ్లాట్లకు డిమాండ్ పెరుగుతుంది నరసరావుపేట సత్తెనపల్లి గురజాల వంటి పట్టణాల్లో అనేక అపార్ట్మెంటు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి వీటి నిర్మాణంలో ఆధునిక కాని నగరాల వైపు అపార్ట్మెంట్ డిమాండ్ పెరుగుతుంది ఆధునిక నిర్మాణ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు మోడ్రన్ డిజైన్లు సెక్యూరిటీ సిస్టంలు వంటగదిలో మాడ్యులర్ సౌకర్యాలు పార్కింగ్ స్థలాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఈ మార్పుతో పాటు ఆస్తి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి ఒకప్పుడు భూములు తక్కువ ధరకు లభించేవి కానీ ఇప్పుడు పట్టణాల్లో ఫ్లాట్లు ధరలు ఎంతో ఎక్కువయ్యాయి ఇది ఒక అభివృద్ధికి సంకేతం అయితే మరో మధ్యతరగతి ప్రజలకు కొంత భారంగా మారుతుంది మొత్తానికి పలనాడు జిల్లాలో గృహ నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది సాంప్రదాయ ఇళ్లతో పాటు ఆధునిక అపార్ట్మెంట్లు కూడా ఆదరణ పెరుగుతుంది ఈ జిల్లాలో అభివృద్ధి మరియు అద్భుతమైన సూచకంగా చెప్పవచ్చు